నేను కొన్ని రోజులు క్రితం చీర ఆర్డర్ చేసుకున్నాను ఆ చీర అనేది నేను బ్లూ కలర్ చీర పెట్టుకున్నాను ఆ చీర చాలా బాగ వచ్చింది అంటే నేను పెట్టుకుంది వచ్చింది అంటే కొంచెం కాంచీపురం చీర తీసుకున్నాను సేమ్ అదే ఆర్డర్ పెట్టుకుంటే మనకు ఆర్డర్ కూడా సేమ్ అలాగే వచ్చింది దాని క్లాత్ కానీ సింథటిక్ అన్నీ బాగున్నాయి అంటే కాంచీపురం అంటే దాంట్లో కూడా సిల్క్ శారీస్ పెట్టుకున్నాను అంటే పట్టు చీర కాకుండా అలాగే నేను పెట్టుకున్నలాగ సేమ్ క్లాత్ అలాగే బాగుంది దాన్ని దాన్ని డిజైన్ కూడా అలాగే ఉంది చాలా బాగుంది చీర మాత్రం ఆర్డర్ చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది మళ్ళీ ఎక్కువ ఏమి కూడా కాదు ఆర్డర్లో మళ్ళీ ఒక మళ్ళీ ఇంకొకటి చీర చూసాను కానీ సేమ్ సేమ్ డబ్బులు కానీ కానీ అది అంతగా బాగలేదు కానీ ఇది చాలా బాగుంది ఈ ఆర్డర్ మాకు అయితే అందరికి చాలా బాగా నచ్చింది డిజైన్ కానీ దాన్ని చీర కూడా చాలా పొడుగుగా వచ్చింది కొన్ని చీరలు చాలా పొట్టిగా ఉంటాయి ఈ చీర మాత్రం చాలా బాగుంది కలర్ కానీ ఆ డిజైన్ కానీ ఆ అంచు కానీ అన్నీ చాలా బాగున్నాయి శారీ కట్టుకునేటప్పుడు కుచ్చిళ్ళు కుడా చాలా ఎక్కువ వచ్చాయి పైట అంచు కూడా చాలా బాగుంది మేము అయితే అందరం చాలా ఇష్టపడి తీసుకున్నాం డబ్బులు కూడా రీజనబుల్గా ఉన్నాయి చాలా బాగుంది చీర అయితే